నాకు తెలిసినా క్రీడాకారులు సాధించిన విజయాల గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి వాళ్ళు చాలా పథకాలు సాధించారు అలానే చాలా రికార్డ్స్ అయితే సాధించారు అందులో క్రికెట్ గురించి చూసుకుంటే సచిన్ టెండూల్కర్ ధోని విరాట్ కోహ్లీ ఇలా యువరాజ్ సింగ్ వీళ్ళందరూ కూడా క్రీడాకారులే అలానే పీ పీవీ సింధు ఇలా మహిళల్లో కూడా చాలా మంది ఉన్నారు చాలా అక్కడ గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నారు అలానే మా దేశం కోసం వాళ్ళు చాలా ఆ పోటీ పోటీ తనంతో సాధించి చాలా పథకాలు ట్రోఫీలు కూడా సాధించారు అలానే సచిన్ టెండూల్కర్ యు ధోని ధోని గురించి మాట్లాడితే యువరాజ్ సింగ్ ధోని అయితే తన చిన్నతనం నుంచి క్రికెట్ మీద పట్టుదలతో తను ఇన్ని తన ఇంట్లో వాళ్ళు సహకరించకపోయినా ఆ క్రికెట్ మీద పట్టుదలతో ఉండి చాలా సా స్ట్రగుల్ స్ట్రగుల్ ఫీల్ పడి ఆ ఇప్పటి ఇప్పటికీ ఈ స్థాయికి ఉన్నాడంటే ఇప్పటికి కూడా చాలా అతను చాలా పథకాలను అయితే తీసుకున్నాడు అలానే ట్రోఫీస్ కూడా తీసుకొని చాలా విజయాలు క్రికెట్లో రికార్డ్స్ కూడా బీట్ చేశారు అట్లాంటి అతను ఆ క్రీడాకారులు అతన్నీ మా క్రీడాకారులు అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము